నేను ఎల్జీ టీవీ అనేది ఆర్డర్ చేసుకున్నాను ఆ రేటింగ్ చూస్తే చాలా బాగుంది కానీ ఆ ఐటమ్ మాత్రం బాగానే ఉంది చూడ్డానికి నేను టీవీ చూద్దామని ఆన్ చేసుకుంటే ఆ వాల్యూమ్ అనేది సరిగ్గా రాలేదు అసలు సౌండ్ అనేది వినిపిచ్చడం లేదు దానికి తోడు పిక్చర్ కూడా చాలా బ్లర్ గా అస్సలు క్లారిటీ లేదు నేను సౌండ్ పెంచుదామని రిమోట్ తీసుకుంటే ఆ రిమోట్ కంట్రోలింగ్ కూడా సరిగ్గా లేదు సౌండ్ పెంచుతుంటే తగ్గిపోతుంది రేటింగ్ మాత్రం ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందని తీసుకున్నాను కానీ అస్సలు ఏమీ నచ్చలేదు నాకు ఆ ప్రో ఐటమ్ అనేది నేను ఈ ఐటెం ఎక్కడ ఆర్డర్ చేశాను అంటే శివ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లో ఆర్డర్ చేశాను ఆ ప్రోడక్ట్ ఏమీ నాకు నచ్చలేదు